రీటైల్ హోల్ సేల్ మార్కెట్లు రీటైల్ మార్కెట్లు వినియోగదారులకి ఉత్పత్తులని అమ్మడానికి ఉపయోగించే దుకాణాలు హోల్ సేల్ మార్కెట్లు వ్యాపారవేత్తలకు ఉత్పత్తులను అమ్మడానికి ఉపయోగించే దుకాణాలు రీటైల్ మార్కెట్లు అనేక రకాలుగా ఉంటాయి వీటిలో సూపర్ మార్కెట్లు చిన్న దుకాణాలు మరియు ఆన్లైన్ దుకాణాలు ఉన్నాయి హోల్ సేల్ మార్కెట్లు కూడా అనేక రకాలుగా ఉంటాయి వీటిలో మాల్స్ కంపెనీ దుకాణాలు మరియు ఆన్లైన్ దుకాణాలు ఉన్నాయి ఇటీవలి సంవత్సరాలలో కిరాణా కూరగాయల ధరలు ఇటీవలి సంవత్సరాలలో కిరాణా కూరగాయల ధరలు పెరిగాయి దీనికి అనేక కారణాలు ఉన్నాయి వీటిలో వాతావరణ మార్పులు ఉత్పత్తి ఖర్చులు పెరుగుదల మరియు గణనీయమైన గ్లోబల్ డిమాండ్ ఉన్నాయి ఆన్లైన్ షాపింగు ఆన్లైన్ షాపింగ్ అనేది ఇంటర్నెట్ను ఉపయోగించి ఉత్పత్తులను కొనుగోలు చేసే ప్రక్రియ ఇది గత కొన్ని సంవత్సరాలుగా ప్రజాదారణ పొందినది ఎందుకంటే ఇది సౌకర్యం ఎంపిక మరియు సాధారణంగా రీటైల్ దుకాణాల కంటే తక్కువ ధరను అందిస్తుంది ఆన్లైన్ షాపింగ్లో అనేక మంచి విషయాలు ఉన్నాయి వీటిలో సౌకర్యం ఆన్లైన్ షాపింగ్ కొనుగోలుదారులకు వారి ఇళ్ళ నుండి ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి అనుమతిస్తుంది ఎంపిక ఆన్లైన్ షాపింగ్ వినియోగదారులకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉత్పత్తుల్ని కొనుగోలు చేయడానికి అనుమతిస్తుంది తక్కువ ధర ఆన్లైన్ షాపింగ్ తరుచుగా రీటైల్ దుకాణాల కంటే తక్కువ ధరలను అందిస్తుంది అయితే ఆన్లైన్ షాపింగ్లో కొన్ని చెడు విషయాలు కూడా ఉన్నాయి వాటిలో చెప్పుకోదగినవి హోమ్ డెలివరీ ఛార్జీలు ఆన్లైన్ షాపింగ్లో హోమ్ డెలివరీ ఛార్జీలు ఉండవచ్చు ఇది కొనుగోలు ఖర్చులను పెంచుతుంది రిటర్న్ ఛార్జీలు ఆన్లైన్ షాపింగ్లో రిటర్న్ ఛార్జీలు ఉండవచ్చు ఇది కొనుగోలుదారులకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది సురక్షిత ఆన్లైన్ షాపింగ్లో క్రెడిట్ కార్డ్ మోసం మరియు ఇతర సురక్షిత సమస్యల ప్రమాదం ఉంటుంది